లక్ష ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు రెండు లక్షల ఇరవై ఎంది వేల ఐదు వందల ముప్పై ఆరు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల నలభై ఒకటి నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల పన్నెండు ఐదు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఒకటి